చెప్పండి ఓకే అవునా ఎంతమంది ఎన్ని సెట్స్ కావాలండి

అవునా మేడం అందులో పిల్లలు అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తెలుసుకోవచ్చా అంటే ఏజ్ గ్రూపును బ అంటే హైట్ కానీ పర్సనాలిటీ కానీ

అవునా ఒక్క సెట్ ఎన్ని టీషర్ట్స్ కావాలి మేడం అవునా ఓకే నర్సరీ వాళ్ళకి ఎలాంటి సెట్ డిజైన్ చేయాలి ట్రెడిషనలా వెస్ట్రనా ఓకే కలర్ కాంబినేషన్ ఏమైనా చెప్తారా మేము ఏమైనా సజెస్ట్ చేయాలా మీకు మా దగ్గర చాలానే ఉన్నాయి మేడం ఇక్కడ ఏమంటారు కాంబినేషన్లో ఏమంటారు వెస్ట్రన్ అంటున్నారు కాబట్టి చిన్నపిల్లలకు అంటున్నారు కాబట్టి పింక్ లైట్ పింక్ కాంబినేషన్లో తీసుకోండి చాలా కూల్ కలర్ మంచిగా అనిపిస్తుంది అది మేము ఇంకొకటి ఒకటి ఓకే ఒక ఏమంటారు మీరు త్రీ త్రీ సెట్స్ చెప్పారు అండ్ ఎంతమందికి ఇరవై ఇరవై ఇరవై ముప్పై మందికి అన్నారు కదా కాబట్టి అవి ముప్పై సెట్లు నెక్స్ట్ ముప్పై సెట్లు అరవై ఒక ఎనభై సెట్ల దాకా కావాలి కదా మేడం అన్నీ ట్రెడిషనల్ వచ్చేసి వెస్ట్రన్ వచ్చేసి కాబట్టి టైమ్ పడుతుంది మేడం కొంచెం మీకు యాన్యువల్ డే ఫంక్షన్ ఎప్పుడు ఎప్పుడు ఉంది చెప్పండి మేడం ఓకే టైమ్ ఉంది కాబట్టి అవుతుంది మేడం చాలా టైమ్ ఉంది కదా అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీరు మీ యాన్యువల్ డే ఫంక్షన్ వరకు అయిపోతుంది ఓకే ఓకే ఓకే మీకు నచ్చినట్టుగానే చేద్దామండి మేము మా దగ్గర ఉన్నాయి కూడా మేము చూపిస్తాము సరేనా ఓకే